హలో హాయ్ మ్యామ్ ప్రియాంక కార్ ఏజెన్సీనా మేము చెన్నై నుంచి వచ్చి ఉన్నాము ఆంధ్రప్రదేశ్ టూరిజంకి వచ్చి ఉన్నాము మా ఫ్యామిలీ ఫైవ్ మెంబర్స్ వచ్చి ఉన్నాము తిరుపతి డీర్ పార్క్ గోవిందస్వామి టెంపుల్ చంద్రగిరి ఫోర్ట్ స్వామి పుష్కరిణి దీన్నే

ఈ ప్లేస్ సరే మ్యామ్

డిస్కౌంట్ ఏం లేదా మ్యామ్

డిస్కౌంట్ ఏం లేదా సరే మేడమ్ రేపు మార్నింగ్ రీచ్ అవుతాము

ఓకే మ్యామ్ రేపు మార్నింగ్ వచ్చినప్పుడు అమౌంట్ ఇస్తాం మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్